నమస్తే అండి అదే మీ నెంబరు ప్రదీప్ గారు ఇచ్చారు మీరు ఈవెంట్ మేనేజర్ అంట కదా అదే మీరు బాగా చేస్తారని చెప్పారు ఒకసారి మీరు ఏమేమి చే అంటే మా అక్క పెళ్ళి ఉంది ఏమేమి చేస్తారో చెప్పగలరా నెక్స్ట్ మంత్ అండి

ఎంత పడుతుంది అండి ఇవి అన్నీ చేయడానికి

ఫోటోగ్రఫీ వంట వంట అంటే మా మా దగ్గర మా దగ్గరలో ఉండి చేయరా క్యాటరింగ్ చేస్తారా అయితే మా దగ్గరకు వచ్చాక చేద్దురు కానీ లేండి వంట ఇదంతా ఎంత టైం ఎంత పడుతుంది అండి సరే అండి బాగా చేయండి అయితే ఇంకా ఈ కాంట్రాక్ట్ మీకే ఇస్తాను కొంచెం ఒకసారి మీరు డిజైన్స్ అవన్నీ చూపిస్తే సెలెక్ట్ చేస్తాం ఫ్లవర్ డెకరేషన్ చేయండి మండపానికి కూడా మీరే బుక్ చేస్తారా అండి ఓకే సార్ బాగా చేయండి అయితే థ్యాంక్ యూ